ఆవులను బయటకి బయటకి ఊరు బయటికి తీసుకుపోయి వాటిని ఊరంతా బయట మొత్తం చేల చేన్ల పొంటి పొలాల పొంటి తిప్పి నీళ్ళు తాగించుకొని ఎక్కడ పడితే అక్కడ జంగల్ అంతా తింపుకొని మళ్ళీ ఇంటికి తిన్న తరువాత మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి వాటికి మంచిగా గాలి గాలి మంచిగా ఉండేటట్టు వెళుతురు ఉండేటట్టు మళ్ళీ తీసుకొచ్చి ఆ దొడ్లకు పంపించి మళ్ళీ ఎక్కడివి అక్కడ పంపించి ఇంట్లోనే తీసుకొని వస్తారు తరువాత జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇంట్లోనే మళ్ళీ ఉంటుంది ఎంత జాగ్రత్తగా తీసుకొని వస్తే అవి మనకి కూడా మంచిగా పేడకు పేడకు భూమికి మంచి ఆహరం ఇస్తుంది పాలు మంచిదే అన్నీ వాటి వల్ల అన్నీ మంచిగానే ఆహారం పాలు పాలు కూడా మస్తు మంచిదని ఆరోగ్యానికి చాలామంది త్రాగుతారు ఈ పాలని ఆవు పాలు బాగా మంది ఇష్టపడతారు